నేను స్కూల్లో పనిచేస్తున్నప్పుడు అనేక మంది టీచర్లు నాతో కూడా పనిచేస్తూ ఉంటారు అయితే కొంతమంది టీచర్స్ చాలా కష్టకరంగా ఉంటారు కానీ వాళ్ళతో సర్దుకుని వాళ్ళతో పాటు మమేకమై ముందుకి వెళ్ళిపోవాలి ఆ పరిస్థితి నాకు చాలా కష్టంగా అనిపించినప్పటికీ కూడా నేను చాలా సమయస్ఫూర్తితో సమయశక్తితో నేను వాళ్ళని మార్చడం జరుగుతుంది ఎంత చేసినప్పటికీ కూడా బాలేదు అని అనడం ఇది ఇంకా బాగా చేయండి అనడం ఇంకా మంచిగా చూపించండి అనడం ఇలా ఇబ్బంది పెడుతూ ఉండేవారు అయినా సరే నేను ప్రతి పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ నేను నాదైన శైలిలో నేను దాన్ని చూపిస్తూ ఉండేదాన్ని అయితే కొన్ని రోజులకి వీళ్ళతో నేను అడ్జస్ట్ సర్దుకుపోతూ ఉన్నప్పుడు మా ప్రిన్సిపాల్ మ్యాడమ్ గారు ఏమి చేశారంటే అయితే కొంతమంది టీచర్ని ఇలా రండి అని చెప్పి కష్టమైన వాళ్ళతో టీంల కింద విడగొట్టి వాళ్ళల్లో నన్ను చర్చలు చేయడం జరిగింది అయితే వాళ్ళతో పాటు నేను పని చేస్తున్నప్పుడు వాళ్ళు నన్ను చాలా ఇబ్బందులు పెట్టేవారు నేను ఏదైనా చేసినా కూడా దాని మీద ఇంకు పోయడం ఇలాంటివి చేస్తూ ఉండేవారు చేస్తున్నప్పుడు నాకు చాలా బాధగా అనిపించేది అయినా సరే నేను సమయం గురించి ఆలోచించకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతే అది ప్రిన్సిపాల్ మ్యాడమ్ గారు పిలిచి చాలా మెచ్చుకోవడం జరిగింది ఇది చాలా బాగా చేశావు నలుగురిలో ఇది మనకి మంచి గుర్తింపుని తీసుకొస్తుంది అని చెప్పడం వల్ల మిగతా టీచర్లు కూడా మనము కష్టపెట్టినా కూడా ఈమె బానే చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా నాతో మమేకమై నా పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళు కూడా నాతో కష్టపడి పనిచేయడానికి పూనుకోవడం జరిగింది